మీ ప్రాంతంలో ఏడాది పొడవునా విభిన్న వాతావరణంలో పండించే పంటలు ఏమిటి వివిధ పంటలకు ఏ రకమైన వాతావరణం అనుకూలంగా ఉంటుంది మా ప్రాంతంలో రబీ సీజన్లో పండించే పంటలు పత్తి మరియు వరి మొక్కజొన్న అరటి సాగు బాగా సాగు బాగా పండుతుంది శీతాకాలంలో పండ్లు మరియు కూరగాయలు కూరగాయలు పూలు మరియు ఇతర పంటలు బాగా అధిక లాభాలను ఇస్తాయి ఉదాహరణకు అన్ని రకాల కూరగాయలు దుంపలు చిక్కుళ్ళు లాంటివి ఎక్కువగా అధిక లాభాలను ఇస్తాయి అదే విధంగా ఖరీఫ్ సీజన్లో వరి సాగు వరి జొన్న స్వీట్ కార్న్ వేరుశెనగ పప్పు ధాన్యాలు మరియు పసుపు ఇతర పంటలు వేడిని తట్టుకొని బాగా పండుతాయి మరియు అరటి మొక్కజొన్న మిరప దీర్ఘకాలిక పంటలుగా ఉంటాయి అవి మా ప్రాంతంలో అధికంగా పండుతాయి ఎందుకనగా ఇవి వేడిని తట్టుకుని వాతావరణానికి అనుగుణంగా పండుతాయి గనుక ఇవి మా ప్రాంతాలలో బాగా పండే పంటలు మిరప అరటి వరి మొక్కజొన్న జొన్న పసుపు